మాది రంగారెడ్డి కాబట్టి మీద మెన్షన్ చేసిన ఏ పందాలు కూడా నేను ఎక్కువ చూడలేదు నేను ఇక్కడ కాలేజీలో చదువుతున్న రోజుల్లో మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి విఎన్ఆర్కి వచ్చిన ఫ్రెండ్స్లలో కొందరు పరిచయం అయ్యారు అందులో నా ఫ్రెండ్ పేరు జీవను అతనిది ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ అలా ఇక్కడ బీటెక్లో తను ఫ్రెండ్గా పరిచయం అయ్యాడు అయితే మేమిద్దరం సరదాగా మాట్లాడుకుంటుంటే అతను నాకు వీటి గురించి చెప్పాడు నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది తెలుసుకుందాం అని వాళ్లది మొన్న రీసెంట్గా అయినా సంక్రాంతికి మా ఫ్రెండు ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసిండు మేము మా ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని అతని ఊరికి వెళ్ళాము ట్రైన్లో వెళ్లడం జరిగింది ట్రైన్ జర్నీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టింది అక్కడ పోయిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు అక్కడికి వెళ్లాము అయితే అక్కడ పోయిన తర్వాత మా ఫ్రెండు ఇట్లా కథలు చెప్పేవాడు అంటే స్టోరీ ఏమైతుంది అని ప్రొసీజర్ చెప్పేవాడు ఇట్లా పందాలు జరుగుతాయి ఇట్లా బెట్లు వేసుకుంటారు అలాగే పందాల్లో చాలా మనీ కొందరు గెలుస్తారు కొందరు ఓడిపోతారు అని చెప్పాడు మా ఫ్రెండు లాస్ట్ ఇయర్లో ఇలానే పందెం చేసి ఏడు ఎనిమిది వేలు పోయినాయి అని చెప్పిండు సో ఈసారి మేము ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అతని ఇంటికి వెళ్ళాము అతని ఊరికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు మామూలుగా తిని పడుకొని నెక్స్ట్ రోజు నుంచి చూడడం జరిగింది ఆ పండగ మూడు రోజులు ఉంటుంది కదా సంక్రాంతి అందులో ఒక్క ఊరులో ఒక్కొక్క పోటీలు పెట్టేవారు అయితే మా ఫ్రెండ్ ఉన్న ఊరిలో కోళ్ల పందాలు పెట్టే వాళ్ళు పక్కూరులో ఇలా ఎద్దుల బండి ఆ పందాలు పెట్టే వారు ఫస్ట్ మా ఫ్రెండు మేం ఎక్కువసేపు తిరిగి చూసాము అక్కడ కొద్ది కొద్ది దూరంలో పొలం దగ్గర్లో కోడిపందాలు జరుగుతున్నాయి అని తెలిసి అక్కడికి వెళ్ళాము అక్కడ బేసిక్గా ఏం చేస్తారంటే రెండు కోళ్లని ఇద్దరు ఉంటారు ఇద్దరు కోళ్లని పుంజుని పెంచుతారు చాలా రోజులకెళ్ళి వాటికి నట్స్ వేసి ఇంకా చాలా చాలా రకాల మంచి తిండి పెట్టి వాటిని పెంచుతూ ఉంటారు ఆ రెండు పుంజులని చాలా రోజుల కెళ్ళి మంచి మంచి ఆహారం ఇస్తూ వాటిని పెంచుతూ ఉంటారు వచ్చే రోజు పందెం రోజు వాటిని తీసుకువచ్చి ఆడిపిస్తూ ఉంటారు అయితే మనము ఏదన్నా ఒక కోడి మీద పందెం వేయాలి ఐదు వేలు పది వేలు మనం ఎక్కడ తక్కువ అనుకుంటాం కానీ మా ఫ్రెండు ఊరిలో మినిమం వెయ్యి రూపాయలు రెండు వేలు నుంచి అలా మొదలు పెడుతూ ఉంటారు బెట్ అనేది మేం కొద్దిసేపటి వరకు చాలానే చూసాము ఒక్కోసారి ఒక్కో పుంజు ఓడిపోతుంది ఇగ ఫేవర్ చేయబట్టి మేం చూసింది అబ్జర్వ్ చేసింది ఏందంటే మామూలుగా మామూలు పుంజు కోళ్ల కంటే చాలా బలమైనది చాలా సైజు ఎక్కువ ఉన్నాయి సో మా ముందు ఇద్దరు ముగ్గురు పోటీపడ్డారు ఓడిపోయారు అలాగే మా నేను కూడా ఎప్పుడు వేయలే కాబట్టి నేను వెయ్యి రూపాయలు వేసాను కాకపోతే నేను ఓడిపోయాను అలానే మధ్యాహ్నం వరకు అలానే చూస్తూ ఉండిపోయాము తర్వాత మళ్లీ ఇంటికి వచ్చి పడుకున్నాము వాళ్ళ నాన్న చికెన్ కూర తెచ్చి వండాడు మేము తిన్నాము తర్వాత రోజు పక్క ఊరిలో ఎద్దుల బండి పందెం జరిగ పందాలు జరిగినాయి అని చెప్పి ఆ బండి పట్టుకొని మా ఫ్రెండ్స్ మేము అక్కడికి వెళ్ళాము అక్కడ ఎద్దుల బండి పందెం ఏమైదంటే మనం గుర్రాల రేస్లాగానే సర్కిల్ గీసి అందులో ఆడున్న ఎద్దులకి పోటీ పెట్టేవాళ్ళు ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు వెనుకబడతారు అని చెప్పి అక్కడ కూడా కాకపోతే కోళ్ల పందం కాడ ఉన్నంత మంది అక్కడ లేరు సో మేము అక్కడే కోసేపు చూసాము అదంతా ఆశ్చర్యకరంగా అంటే అంత ఎక్సైటింగ్ ఏం లేదు కోడిపందాలు కాదు కోడిపందాలు కాడ చాలామంది ఉన్నారు అక్కడ మేం ఎద్దుల బండి పందం దగ్గర అలానే కోసేపు తిరుగుతూ మళ్లీ పొలాల తిరిగి కళ్ళు తాగి మళ్ళీ ఇంటికి వచ్చేసాం నా ఉద్దేశ్యం ఏందంటే వీటి మీద మన మన సంతోషం కొరికే మూగజీవాలని వాటి వాటి కొట్లాడుకొనుడు అవి చేపిచ్చి మనం పైసలు సంపాదించుడు చేస్తున్నాము ఇవన్నీ చాలా తప్పు ఇది కాకపోతే ఇది మన ఎప్పటినుంచో పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఏదో పాటించాల్సి వస్తుంది తప్ప మూగజీవులని మన సంతోషం కొరకి హింసించడం అనేది తప్పు ఇది జల్ది పోవాలని అనుకుంటున్నాను నేను చూసింది ఏందంటే మా ఫ్రెండు ఏడు ఎనిమిది వేలు పాత ఇయర్లో పోగొట్టుకున్నాడని చెప్పిన కదా ఇంకా మా ఫ్రెండు నేను పోయిన సంవత్సరంలో ఎక్కువ పెద్ద బెట్లు ఏం జరగలేదు కానీ కొందరు కొందరైతే ఇంకా చాలా పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా అప్పు అప్పు చేసి మరి పోటీపడేటి వాళ్లు అంట అంటే అంతా ట్రెడిషన్ ఉంది వాళ్ల ఊరిలో వీటి గురించి పందాల మీద అంతా అలవాటు ఉంది వీటి మీద సో అది ఇప్పుడు అప్పుడే పోదు అని నా ఉద్దేశ్యం ఎప్పటి నుంచో అలవాటు అయింది కాబట్టి అది ఇంకా చాలా సంవత్సరాలు ఇలాగే ఆడుతూ ఉంటారు అది కంటిన్యూ అయితేనే ఉంటుంది సో మళ్లీ మేము నెక్స్ట్ రోజు అలానే ఆలూరులో సంక్రాంతి అంతా సెలబ్రేట్ చేసి మళ్లీ మేము హైదరాబాద్కి రిటన్ అయ్యాం